ఫస్టు వచ్చి వర్షకాలం స్టార్ట్ కాగానే వర్షకాలం స్టార్ట్ కాగానే ఏం చేస్తారంటే మా ఏరియాలో వరి వేస్తారు దాంతోపాటు మళ్ళీ వరి ఓ త్రీ మంత్స్కు పంట వస్తుంది త్రీ ఆర్ ఫోర్ మంత్స్కి అది అయిన అది అయిపోయిన తర్వాత మళ్ళీ కూడా మళ్ళీ వరి వేస్తారు అది అయిపోయిన వెంటనే చిరుధాన్యాలు ఏవైనా కూరగాయలు అవి ఇవి వేస్తారు అలాగే ఇతర పంటలు కూడా మా ఏరియాలో చాలా పండిస్తారు ఎక్కువ పండించేది అంటే పత్తి పండిస్తారు మా ఏరియాలో